నేను నా పదవఏట తోట పని చేయడం మొదలు పెట్టాను

నాకు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారితోపాటు అలా తోటలో తిరగడానికి వెళ్లాను వెళ్ళేటప్పుడు మా నాన్నగారు చేస్తూ ఉంటే ఆ పని చూశాను ఆ పని చూసినప్పుడు నాకెందుకో చాలా ఇంట్రెస్ట్గా అనిపించి అప్పటి నుంచి నేను అలా తోట పని చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టి అలా తోటను శుభ్రం చేయడం తోట పని చేయడం మొత్తం చుట్టూ పరిశుభ్రంగా ఉండేటట్టు చేయడం అప్పటి నుంచే నేను అలవాటు చేసుకున్నాను ఓకే సార్ థ్యాంక్యూ సార్